నా రీడింగ్ లిస్ట్కు అయితే నేను అ స్టార్టింగ్ కొంచెం నాలెడ్జ్ పుస్తకాలు అంటే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ బుక్స్ లేదా నేను రీడింగ్ అలా చదువుకుంటే మనకు రీడింగ్ అనేది కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది బట్ నేను జనరల్ నాలెడ్జ్ అండ్ మ్యాథమేటిక్స్ అలా అలా లాజికల్ క్వషన్స్ అలా ఈజీగా ఉండేవి రీజనింగ్ అలా చదివితే నాకు ఈజీగా అనేది కూడా అర్థమవుతుంది ప్లస్ నేను ఎం నెక్స్ట్ ఎలా నేను ఎలా చేయగలను నాకు ఏ పుస్తకాాలు అంటే ఇంట్రస్ట్ ఉంది అనేది కూడా నేను తెలుసుకోగలను వాటి ద్వారా నా రీడింగ్ అనేది కూడా నేను మైండ్ నా రీడింగ్ ద్వారా నా మైండ్సెట్ అనేది నేను మెరుగుపరచుకోగలను బట్ వాటిని అయితే ఎందుకు ఇలా ఏ పుస్తకం అయితే నాకు బాగుంటుందో నేను ఇప్పుడు జీకే జీకే బుక్స్ అయితే నేను చాలా ఇంట్రస్ట్గా అనేది పర్ఫెక్ట్గా కూడా నేను మా మైండ్ రీడింగ్తో ఈజీగా అనేది కూడా నేర్చుకోగలను సో అలా అందుకు నేను ఈజీగా చేయగలను